హలో లలితా బేకరీయేనా అండి మాకు మీ దగ్గర నుంచి ఒక కేక్ కావాలండి అది చాలా బాగా ఉండాలి అందంగా ఉండాలి అంటే మా అంటే మా అమ్మాయిది త్వరలో బర్తడే ఉంది అందుకని మేము మిమ్మల్ని అడుగుతున్నాం ఒక ఇరవై కేజీలు కావాలండి చాలా గ్రాండ్గా చేస్తున్నాము పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారు చాలా బాగా చెయ్యాలి కేకు చాలా టేస్ట్గా ఉండాలి అందంగా డిజైన్ చెయ్యాలి ఆ కేక్ మీద ముఖ్యంగా మా అమ్మాయి ఫోటో ఉండాలి

మాకు ఫ్లేవర్ పైనాపిల్ ఫ్లేవర్ కావాలండి అది నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో కావాలండి అంటే డేట్ సిక్స్ అండి అవునండి మేము ఫోటో పంపిస్తాం చాలా బాగా ఉండాలి ఈ తూర్పుగోదావరి జిల్లాలో చాలామందిని అడిగితే మీ బేకరీ చెప్పారు అందుకని మిమ్మల్ని మేము అడుగుతున్నాం మీ దగ్గర కొందామని తిన్నామండి ఎందుకండి ఇందిరా పార్క్ సరేనండి కానీ బాగా చెయ్యండి చా మా పార్టీకి చాలా పెద్ద పెద్దలు చాలామంది వస్తున్నారు మంత్రులు వాళ్ళందరూ వాళ్ళు కూడా అడగండి మీరెక్కడ కొన్నారని చెప్పి ఒక ఫోటో ఉంది నేను దాన్నిబట్టి అదే మీ షాప్కి వచ్చి కనుక్కుంటాను అదే అడుగుతాను అడ్వాన్స్ తీసుకుని వస్తాను చాలా బాగా ఉండాలండి